ప్రవాహం అంటే నదీ ప్రవాహంలో ఆడుకోవడం మరియు స్విమ్మింగ్ ఫూల్లో ఆడుకోవడం అనేది చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ప్రవాహంలో నీరు చాలా స్పీడ్గా ప్రవహిస్తూ ఉంటుంది కానీ స్విమ్మింగ్ ఫూల్లో నీరు అనేది నిలకడగా ఉంటుంది ప్రవాహంలో ఆడడం అనేది చాలా ప్రమాదంతో కూడుకున్నది ఎందుకంటే నీటి యొక్క ప్రవాహం వల్ల మనుషులు కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ స్విమ్మింగ్ ఫూల్లో ఆ విధంగా జరగదు ఈతగాళ్ళు సాధారణంగా చేసే తప్పులు ఏంటంటే మాకు ఈత వచ్చు అనే ఒక గుడ్డి నమ్మకంతో ఎక్కడైనా మేము ఈదగలం అనే ఒక అతి విశ్వాసంతో నీటిలోకి దిగడం జరుగుతుంది కానీ అక్కడ నీటి యొక్క లోతు నీటి ప్రవాహం యొక్క ఉధృతి అంటే ఎంత ఎంత స్పీడ్గా ప్రవాహం వెళ్తుంది నీటి ఎంత లోతుంది నీటి సుడులు తిరిగే అవకాశాలు ఏవైనా ఉన్నయా ప్రవాహంలో ఏదన్నా అడ్డంకులు ఉన్నాయా అంటే నీటిలో సాధారణంగా జాలరులు చెడిపోయిన వలలు లాంటివి వేస్తూ ఉంటారు అయి కూడా మనకు కాళ్ళకు కాని చేతులకు కాని తా పట్టుకుంటే ఈత కొట్టే వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అతి విశ్వాసంతో ఈతలో ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు నీటి భయాన్ని అధిగమించాలంటే ముందుగా సరైనటువంటి ఈతగాడు యొక్క సలహాలు తీసుకోవాలి దాంతో పాటుగా ఇతరులు ఎలా ఈదుతున్నారు అనే ఒక ప్రక్రియను జాగ్రత్తగా గమనించుకోవాలి వాణిజ్య పరమైనటువంటి ఈత కానీ సాంప్రదాయమైన ఈత అనగా వాణిజ్యపరంగా అంటే మనం పట్టణాలలో స్విమ్మింగ్ ఫూళ్ళు ఉంటాయి అవి లోతు తక్కువ ఉంటాయి సాంప్రదాయం ఈత అంటే నదుల్లో కానీ బావుల్లో కానీ ఈదడం జరుగుతుంది స్విమ్మింగ్ ఫూల్లో ఉన్నటువంటి సౌకర్యాలు లోతు తక్కువ ఇలాంటివి మనకు సాంప్రదాయక ఈతలు మనకు కనిపించవు బావులు కొన్ని చాలా లోతుగా ఉంటాయి చెత్త చెదారం ఉంటుంది రాళ్ళు ఉంటాయి పాములు ఉంటాయి కప్పలు ఉంటాయి దాంతో పాటుగా నీరు కూడా అంత శుభ్రంగా ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో కానీ వాణిజ్యపరమైన ఈత అనులో మనకు ఏ రోజుకు ఆరోజు శుభ్రమైన నీరు అందుబాటులో ఉంటుంది లోతు తక్కువ ఉంటుంది ఎటువంటి ప్రమాదం గురి కాకుండా శిక్షకులు పర్యవేక్షణ ఉంటారు కాబట్టి కానీ సాంప్రదాయకమైన ఈత కంటే వాణిజ్యపరమైన ఈత నేర్చుకుని సులభం కానీ సాంప్రదాయక ఈత నేర్చుకోవడం వల్ల ఈ ఈత వచ్చిన వ్యక్తి ఎక్కడైనా ఈదడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సాంప్రదాయకం ఈతలో నేర్చుకున్న వ్యక్తి కఠినమైన పరిస్థితిలో ఈత నేర్చుకోవటం జరుగుతుంది కాబట్టి అతనికి మంచి శిక్షణ కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాకు నదిలో ఈదడం అనే నదిలో ఈదడం అంటే చాలా ఇష్టం స్విమ్మింగ్ ఫూల్లో ఈదడం అనేది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది